నా స్థానిక స్కూళ్ళల్లో వనరుల కొరత అనేది ఒక పెద్ద సమస్య ఈ సమస్య కారణంగా విద్యార్థులు మంచి నాణ్యత గల విద్యను పొందలేకపోతున్నారు వనరుల కొరత కారణంగా నేను ఎదుర్కొనే కొన్ని ప్రధాన సమస్యలు మీకు చెబుతాను పాఠ్య పుస్తకాలు మరియు ఇతర విద్యా సామాగ్రి అనే స్కూ స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాలు మరియు ఇతర విద్యా సామాగ్రి కొరత ఉంది దీని వలన విద్యార్థులు తరచుగా పాఠశాలలను మిస్ అవుతున్నారు లేదా తమ స్వంత పుస్తకాలు మరియు సామాగ్రిని కొనుగోలు చేయడానికి తల్లితండ్రులపై ఆధారపడుతున్నారు అనేక స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది కొరత ఉంది దీని వలన క్లాస్ పరిమాణాలు పెరుగుతాయి మరియు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కష్టపడతారు అనేక స్కూళ్ళల్లో భౌతిక సౌకర్యాలు పాడైపోయాయి లేదా లేవు దీని వలన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సౌకర్యవంతంగా లేరు మరియు విద్య ప్రక్రియను ప్రభావితం చేస్తుంది